వెనీలా కేక్ చాక్లెట్ కేక్ బటర్ స్కచ్ బటర్ స్కచ్ కాజు కోవా కల్కండా కల్కండా క్రీమ్ కేక్ పిస్తా కేక్ పిస్తా కేక్ లడ్డూ జాంగ్రీ లడ్డూ జాంగ్రీ మైసుర్ పాక్ కోవా బాదూ కాజు కల్కండా చికెన్ చికెన్ లాలిపాప్ చికెన్ లాలిపాప్ ఆలో వేర జూస్ ఆలోవేర జూస్ కోకోనెట్ జూస్ కోకోనెట్ జూస్ కోకోనెట్ కేక్ కోకోనెట్ కేక్ కోకోనెట్ బిస్కెట్ కోకోనెట్ కేక్ ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్